హలో మిస్టర్ పిజ్జా రెస్టారెంటా అండి నేను భారతీని బాగున్నాన్ సార్ ఏం లేదు ఆర్డర్ ఇవ్వాలి అవును సార్ రెగ్యులర్గా ఇచ్చే ఆర్డరే చికెన్ పిజ్జా రెండు బార్బిక్యూది బార్బిక్యూ చికెన్ పిజ్జా రెండు మిస్టర్ పిజ్జా సిగ్నేచర్ పిజ్జా రెండు గార్లిక్ బ్రెడ్ రెండు లావా కేక్ ఒకటి సేమ్ నార్మల్గా ఇస్తూ ఉంటాను కదా మీకు తెలుసు కదా అవునండి అదే ఆర్డర్ ఇస్తున్నాను బాబు కోసమే లావా కేక్ అడుగుతూనే ఉన్నాడు తను లాస్ట్ వీక్ ఆర్డర్ పెట్టినప్పుడు అసలు ఇష్టంగా తిన్నేడు ఈ ఈ సారి అదే కావాలి అని అడుగుతున్నాడు పిజ్జా వచ్చేసి హస్బెండ్కే బార్బిక్యూ పిజ్జా నేను ఎప్పుడూ మీ సిగ్నేచర్ పిజ్జానే ఇష్టంగా తింటుంటాను కదా గార్లిక్ బ్రెడ్డు హస్బెండ్కి నాకు అవును సార్ సేమ్ టాప్పింగ్స్ ఎక్కువేయండి చీస్ కొంచెం ఎక్కువేయండి అవునండి చిల్లీ ఫ్లేక్స్ తర్వాతొచ్చి ఆర్గానోస్ కొంచెం ఎక్స్ట్రా వేయండి ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ఇది అవును సార్ సాస్ ప్యాకెట్స్ వద్దండి ఎప్పుడు అడగను కదా సాస్ ప్యాకెట్స్ వద్దు లావా కేక్ మాత్రము కొంచెం స్వీట్ తగ్గించి చేయమని చెప్పండి తను మళ్ళి కాఫ్ చేస్తూ ఉంటాడు ఎక్కువ తిన్నాడంటే అందుకని అవునండి ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాను నా నంబర్ ఉంది కదా పేటియం పేటీఎంలో పంపించేస్తాను సరే సార్ కొంచెం త్వరగా వచ్చేలాగా చూడండి బాబు అసలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడనమాట లావా కేక్ కావాలి లావా కావాలి అనిచెప్పేసి కొంచెం త్వరగా పంపించేయండి సేమ్ అడ్రస్సే సార్ అహ లేదు అత్తగారింటికి కాదు ఇక్కడే మా అడ్రెస్సే ట్వెల్వ్ బార్ ఎయిటీ సెవెన్ స్వామి స్ట్రీట్ పుత్తూర్ అదే అడ్రస్సే సేమ్ అడ్రస్సే సార్ నాకు కొంచెం హాఫనవర్లో పంపించేయ్యండి అహా నేను ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాను సరే సార్ థ్యాంక్ యు సార్